మన ఆంధ్రా కల్చర్ ప్రకారం మేము ఏంటంటే ఎక్కువగా పండుగలు చేసుకున్నప్పుడు ఏదైనా పండగలు చేసుకున్నారనుకో మస్ట్ అండ్ షుడ్ బీగా మస్ట్ అం మస్ట్ అండ్ షుడ్ బీగా గడపలకు బొట్లు పెట్టుకోవడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాంటి అలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఆంధ్ర పీపుల్స్ అనేవాళ్ళు గాడెస్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు

ఆ టైంలోనే డ్రింక్స్ అవి ప్రిపేర్ చేసివ్వడము అండ్ అలాగే అమ్మవార్లకి వెళ్ళేటప్పుడు సారె ఊరేగింపులు అవి జరగడము అలాంటి సంప్రదాయాలన్నీ మన ఆంధ్రలో చూడవచ్చు